నాలో చాలా మార్పులు వచ్చాయి నా ముఖ ముఖ చిత్రాలు చూస్తే నేను చాలా మారాను ముందు ముందు తీసుకున్న నా పాస్పోర్ట్ ఫోటోలో కంటే ఇప్పుడు నా పాస్పోర్ట్ ఫోటోలో నేను చాలా టెక్నాలజీ యూస్ చేసి నా ఫేస్ పైన ఉన్న మచ్చలు అలాంటివన్నీ తీసివేసాను నేను ఏమైనా డిఫరెంట్గా కనిపిస్తున్నానా అని నా స్నేహితులతో నేను అడిగితే ఆ అప్పటికీప్పటికీ చాలా తేడాగా కనిపిస్తున్నావు చాలా ముఖంలో చాలా మార్పులు వచ్చాయి నీకు దానికి కారణం ఏంటి అంటే అంటే గ్రాఫిక్స్ పెట్టి వాళ్ళు తీస్తారు కదా అలా నేను అనుకుంటున్నాను అది ఉత్తమమైన విధానం అంటే ఎలా కనిపిస్తున్నాను అని పదే పద అడగడం ఆ పదే పదే అడగడంలో మనం ఎంత ప్రయత్నం చేసామో మనం ముఖ మాయ ముఖ చిత్రాలు కనిపించకుండా చేయడానికి అని నేను అనుకుంటున్నాను